భారతదేశంలో ఫోటోల ద్వారా చూపించే అంశాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జ్ అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఫోటోలో దాన్ని చిత్రీకరిస్తే మనం దాన్ని చాలా బాగా చిత్రీకరించవచ్చు అలాగే రాజమండ్రిలో గోదావరి తీరం చాలా చూడ చక్కని ప్రదేశాలు ఉంటాయి ఆ ప్రదేశాలను మనం ఫోటోలో చిత్రీకరిస్తే చాలా అందంగా వస్తుంది అలాగే విజయవాడ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ చాలా అందంగా ఉంటుంది కృష్ణా నది తీరంలో కూడా చాలా అందమైన ప్రదేశాలను మనం చిత్రీకరించవచ్చు అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపులు ఆధ్యాత్మిక క్షేత్రమైన అన్నవరం అన్నవరం క్షేత్రంలో చూ చూడడానికి చాలా ప్రకృతి సంబంధమైన కొండలు అలాగే ఆ దేవాలయం కూడా చాలా సుందరంగా మనకు కనిపిస్తాయి హిమాలయాలు హిమాలయాలు అరుణాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు రెం రెండు లక్షల యాభై వేల కిలోమీటర్లు వరకు ఉంటుంది దాన్ని మనం ఫోటోల ద్వారా చిత్రీకరిస్తే చాలా అందంగా కనిపిస్తుంది అలాగే గంగా నది పరివాహక ప్రాంతంలో కూడా చూడచక్కని ప్రదేశాలలో మనం ఫోటోలలో చిత్రీకరించవచ్చు అలాగే హైదరాబాద్ చార్మినార్ ఫోటోలలో చిత్రీకరించవచ్చు బిర్లా మందిర్ పెద్దమ్మ గుడి అలాంటి చారిత్రాత్మక ప్రదేశాలను కూడా మనం ఫోటోలలో చిత్రీకరించడం ద్వారా మన భారతదేశంలో ప్రదేశాలను మనం చిత్రీకరించవచ్చు అలాగే మధ్యప్రదేశ్లోని అడవులు తర్వాత కన్యాకుమారిలోని సముద్రతీరం మూడు సముద్రాలు కలిసే ఒక ప్రదేశం చాలా చక్కగా ఉంటుంది దాని మనం ఫోటోలో చిత్రీకరిస్తే చాలా సుందరంగా దాన్ని మనంతీర్చిదిద్దవచ్చు గోవా అది పర్యాటక ప్రదేశంలో చాలా అద్భుతమైన ప్రదేశాలు గోవాలో ఉన్నాయి దాని ఫోటోలో చిత్రీకరించడం ద్వారా ఆ ప్రదేశంలో చూడచక్కని ప్రదేశాలను మనం చూడవచ్చు

మళ్ళీ తరువాత ఏమి గుజరాత్ గుజరాత్ కథీయవాడ్ తీరం అది చాలా చక్కని ప్రదేశాలు ఫోటో ద్వారా చిత్రీకరించడం ద్వారా మనం చాలా ప్రదేశాలను మనం చూడవచ్చు అలాగే కోణార్క్ సూర్య దేవాలయం చాలా సుందరంగా ఉంటుంది దాన్ని కూడా మనం చూడవచ్చు అలాగే జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లాంటి చూడ శ్రీనగర్లో చూడచక్కని ప్రదేశాలను మనం ఫోటో ద్వారా చిత్రీకరించవచ్చు అలాగే జమ్మూ కాశ్మీర్లో ఎత్తైన కొండలను అలాగే ఎత్తైన శిఖరాలను మనం ఫోటోలో చిత్రీకరించవచ్చు తర్వాత భారతదేశంలో వన్యమృగ సంరక్షణంలో కొన్ని టైగర్ రిజర్వ్స్ లాంటి ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి వాటిని మనం ఫోటోలో చిత్రీకరించవచ్చు ఆ ఫోటోలో చిత్రీకరించడం ద్వారా మనం ఎంతో మంది ప్రజలకు మన భారతీయ సంస్కృతిని ఫోటోలు చిత్రీకరించడం ద్వారా చూపించవచ్చు అలాగే వారణాసి అలాగే అయోధ్య రామ మందిరంలోని మనం ఫోటోలను ద్వారా మన మన మన దేశ సంస్కృతిని ఫోటోల ద్వారా ఇతర దేశాల కూడా వ్యాప్తి చేయవచ్చు అలాగే భారతదేశ సంస్కృతి వివిధ ప్రదేశాలను మనం ఫోటోలలో చిత్రీకరించడం ద్వారా భారతీయ సంస్కృతిని ఎల్లలు దాటించి భారత భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చిత్ర చూపించడంలో ఫోటోలు పాత్ర చాలా ఎంతగానో మనకు దోహదపడుతు ఉంటుంది కావున ఫోటోగ్రఫీని మనం మన దేశానికి రాని వాళ్ళను కూడా మన దేశ సంస్కృతిని మన దేశ చిత్రాలను మన ఫోటోల ద్వారా ఇతర దేశాలు కూడా మనం పంచుకోవడం జరుగుతుంది